ఒకప్పుడు ఇటువంటి నగరంలో అన్ని సదుపాయాలు లేక చాలా ప్రాబ్లమ్స్ని చూసాము కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది ఎలాంటి ఇష్యూస్ లేకుండా అన్నీ నియర్బై షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నిఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి ఒక్కప్పటితో పోలిస్తే చాలా బెటర్ ఒకప్పుడు ఏ దానికైనా కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయాలి ఇప్పుడు ప్రతీ ఒక్క సౌకర్యం మనకి ఒక కిలోమీటర్ లోపే అన్ని అవైలబుల్గా ఉన్నాయి